మనం చూస్తున్నట్లయితే ఒక రైలుని ఎన్నో రకాలుగా విభజించబడుతుంది అలాగే దానిని వర్ణించబడుతుంది ఉదాహరణకి తీసుకుంటే రైళ్లు ఎన్నో రకాలు ఉన్నాయి అలా అనుకుంటే గూడ్స్ మెమో లోకల్ మెమో ఎలక్ట్రిక్ మెమోలు ఎక్స్ప్రెస్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు బుల్లెట్ ట్రైన్లు హైపర్ లూప్ ట్రైన్లు అలాంటివి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటివి ఇవి అలాగే మిట్రో రైళ్లు కూడా ఈ జాబితాలోనే వస్తాయి ఇలా హైపర్ లూప్ ట్రైన్లు ఇప్పటికీ భారతదేశంలో లేవు కాని ప్రపంచంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సాంకేతికతతో ఉపయోగించుకొని అతి త్వరలో రాబోతున్నాయి మనం చూస్తున్నట్లయితే రైలు పట్టాలు భారతదేశంలో మూడు రకాలుగా ఉంటాయి అంటే రైలు పట్టాలను ఎలా విభజిస్తామంటే ఒక్క రైలు పట్టమనేది మామూలుగా ఇనుముతో తయారు చేయబడతాయి ఆ ఇనుముతో తయారుచేయున వాటికి ఒక పట్టాకి ఇంకో పట్టాకి ఉన్నటువంటి మధ్యలో దూరము మరియు ఒక పట్టా యొక్క విడ్తు అనగా చాతుర్యము అని అంటారు అంటే ఎంత దూరము ఉంది అని ఎంత విడ్తులో ఉంది అని దాన్నిబట్టి మూడు రకా మూడు రకాలుగా రైలు పట్టాలను విభజిస్తారు వాటిని ఇంగ్లీషులో గాజ్ అని చెప్పి అంటారు త్రీ ఇంచు గాజ్ ఫైవ్ ఇంచు గాజ్ ఫోర్ పాయింట్ ఫైవ్ గాజ్ అని ఉదాహరణకు చెప్తున్నాను ఇలా గాజ్లు ద్వారా వాటిని విభజించబడుతుంది ఇక మనం చూస్తున్నట్లయితే ఒక్కొక్క రకమైన రైలుకు ఒక్కొక్క రకమైన ఇంజన్లు ఉంటాయి అనగా గూడ్స్ అన్నింటికీ ఒక రకమైన ఇంజన్ ఉంటుంది గూడ్స్ యొక్క ముఖ్యమైన ఇది రవాణాను రవాణా చేయడం ఇందనాన్ని రవాణా చేయడం బొగ్గుని రవాణం చేయడం చక్కెరని రవాణా చేయడం ఏ ఏ అయి పదార్థాలు అయితే మన దేశంలో రోజువారి వాడుతారో అటువంటి పదార్థాలను ఒకచోట నుంచి మరొక చోటికి తీసుకు వెళ్ళడానికే అత్యంత చౌకైనా మార్గం గూడ్స్ రైలు కావున గూడ్స్ రైలుకి ఒక రకమైన ఇంజన్లుంటాయి సాధారణంగా గూడ్స్ రైలు ఎక్కడ ఆగవు ఒక దగ్గర మొదలైయితే అవి చేరుకోవలసినటువంటి గమ్యం వచ్చేంతవరకు పాలన రైల్వే స్టేషన్కు ఉదాహరణకు తిరుపతిలో ఒక గూడ్స్ రైలు స్టార్ట్ అయితే తిరుపతి నుంచి బొగ్గు ఆనే నుంచి ఎత్తుకున్నట్లైతే అక్కడ నింపబడినటువంటి ఆ గ్రూప్స్ బండి యూపికి యూపీలో ఉన్నటువంటి నోయిడాకు వెళ్లాలనుకుంటే నోయిడాకు నోయిడా రైల్వే స్టేషన్కు వెళ్ళెంతవరకు కూడా మధ్యలో ఎక్కడ ఆగదు నాన్ స్టాప్ ఇంజెన్లుగా వాటిని పరిగణించబడతాయి ఏక ఏకధాటిగా నిరంతరం కదులుతూ వెళుతూ ఉండి డైరెక్ట్గా ఒకేసారిగా నోయిడాలో ఉండేటువంటి రైల్వే స్టేషన్లో ఆగుతాయి అది గూడ్స్ ఇంజన్ స్పెసాలటి ఇంకా చూసుకున్నట్లయితే రైలుకు తగ్గట్టు ఇంజన్లు అమర్చబడతాయి మెమోలు లోకల్ మెమోలు అనగా ప్రతి ఐదు కిలోమీటర్లకు పది కిలోమీటర్లకు దూరంలో ఉన్నటువంటి స్టేషన్లలో కూడా ఆ లోకల్ మెమో ఆగబడుతుంది అందువలన ఆ లోకల్ మెమోకు ఎక్కువ వేగవంతమైన ఇంజన్ సామర్జ్యం గలవి అమర్చరు సాధారణమైన ఇంజన్లని అమరుస్తారు అవి అంత వేగాన్ని లాగవు లాగకపోయినా కనీసం ఒక గంటకు ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వెళ్ళే వేగంగా చూసుకుంటారు అవి లోకల్ మెమోలు మరియు మేమో అనేటువంటి రైలు యొక్క ఇంజను ఇలా ఏర్పరచబడతాయి ఇకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్ ట్రైన్ల విషయానికొస్తే ముందుగా ఎక్స్ప్రెస్ విష రైళ్లు తీసుకుందాం ఎక్స్ప్రెస్ రైలు గంటకు దాదాపు వంద నుంచి నూట పది కిలోమీటర్ల దూరాన్ని అందుకోగలుగుతాయి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్లు భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాల సిటీస్ను అనగా ముఖ్యమైన పట్టణాలకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి ఇవి దాదాపు మూడు వేల ఐదువందల పైగా రైళ్లు ఉన్నాయి కేవలం ఎక్స్ప్రెస్ రైళ్లు ఇంకా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దగ్గరకు వస్తే ఇవి దాదాపు వెయ్యికి పైగా ఉన్నాయి ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు సుమారుగా గంటకి నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతాయి ఇంత వేగంగా ఉన్నటువంటి ఈ రైళ్లు దూర భారాన్ని తగ్గించడం సమయాన్ని అధా చేయడానికి ఉపయోగపడతాయి నేను ఎన్నోసార్లు చిన్నప్పటి నుంచి నా జీవితంలో రైలు ప్రయాణం చేసున్నాను ఉదాహరణకు తిరుపతి నుంచి చెన్నైకి కావచ్చు తిరుపతి నుంచి మద్రాసుకు కావచ్చు తిరుపతి నుంచి కోయంబేడుకి కావచ్చు ఇలా రకరకాలుగా నెల్లూరు నుంచి కేరళకు కావచ్చు ఎన్నోసార్లు వెళ్ళున్నాను ఉదాహరణకు నన్నే తీసుకుంటే అప్పుడప్పుడు నెల్లూరు నుంచి కేరళ కేరళలోని ఆలూ అనేటువంటి ఒక స్టేషన్కి డైరెక్ట్గా వెళ్ళలేము నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళి తిరుపతి నుంచి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడప్పుడు నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళి అక్కడ వేరే రైలు మారి మారి అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అప్పుడుడప్పుడు డైరెక్ట్గానే నెల్లూరు నుంచే కేరళ వరకు ట్రైన్లుంటాయి ఎక్కువగా శబరి ఎక్స్ప్రెస్లో వెళ్తూ ఉండేవాన్ని ఇక ఎక్స్ప్రెస్ల సంగతికి చూసుకొస్తే రకరకాల పేర్లు గలవటి ఎక్స్ప్రెస్లు శబరి ఎక్స్ప్రెస్ అండమాన్ ఎక్స్ప్రెస్ నికోబార్ ఎక్స్ప్రెస్ మలబార్ ఎక్స్ప్రెస్ ఇలా జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వేర్వేరు ఎక్స్ప్రెస్ రైళ్లు కలిగున్నాయి ఈ వేరు వేరు ఎక్స్ప్రెస్ రైళ్లు భారతదేశంలో ఉన్నటువంటి వేరువేరు నగరాలను చేరుకుంటూ జనాను జనాలకు వెళ్లేందుకు సౌకర్యంగా సహాయపడతాయి ఈ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో మరియు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లలో శబ్దం చాలా గట్టిగా వస్తుంది రైలు వెళ్ళేటప్పుడు శబ్దం హార్న్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఎందుకనగా రైలు పట్టాలకు మరియు స్టేషన్ దగ్గరగా వచ్చేటప్పుడు రోడ్లో ట్రైను స్టాప్ గెట్ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ మరియు జనాలకి ఇక్కడొక ట్రైన్ రాబోతుంది అని చిహ్నంగా చెప్పేందుకు శబ్దాన్ని ఉపయోగిస్తారు ఆ శబ్దాన్ని ఉపయోగించడం ద్వారా ఆ దగ్గరలో రైలు పోయే మార్గంలో కావచ్చు పట్టాల మీద కావచ్చు పట్టాలకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు వాళ్లు ఉండకుండా దూరంగా వెళ్ళేందుకు వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఒక ముఖ్యమైన సూచికే ఈ రైలు శబ్దం ఈ రైలు శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది దీన్ని గట్టిగానే ఇవ్వాలి ఎందుకంటే లేకపోతే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం చాలా ఎక్కువ ఆకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం మీదకు తెచ్చుకునే కంటే కొంచెం సేపు ఒక పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు చాలా గట్టి శబ్దాన్ని భరిస్తే పోయే చాలా ప్రమాదాలు తప్పుతాయి ఇందుకని లోకల్ ట్రైన్లు ఇంత శబ్దాన్ని ఇవ్వవు కానీ శబ్దాన్ని ఇస్తాయి ప్రతి ట్రైను శబ్దాన్ని ఇస్తుంది కాని లోకల్ ట్రైన్లు కంటే మెట్రో ట్రైన్లు మెట్రో ట్రైన్లు కంటే ఎక్స్ప్రెస్లు ఎక్స్ప్రెస్ల కంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు శబ్దాన్ని వాటి శబ్ద తరంగాలకు తగ్గట్లు ఆ రైలు పోయే వేగానికి తగ్గట్లు పెంచుకుంటూ వెళ్తాయి ఇక సీట్ల సంగతికి వస్తే లోకల్ ట్రైన్లో సీట్లు చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయి వాటి ముఖ్య భూమిక జనాల సౌకర్యవంతంగా వెళ్ళాలని కాకపోయిన జనాలు జనాలని ఒక ప్రాంతం నుంచి మరొక దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతానికి వేగవంతంగా తరలించడం వంటిదే వాటి యొక్క లక్ష్యం కావున అతి త్వరగా వెళ్ళిపోతాయి సో ఆ కొద్ది దూరం నిలిచున్న పరవాలేదు కూర్చున్న పరవాలేదన్నట్లే సీట్లు చూస్తారు చాలా నిమితమైనటువంటి సీట్లు మాత్రమే ఉంటాయి అవి కూడా అంత సౌకర్యవంతంగా ఉంటది ఇక ఎక్స్ప్రెస్ ట్రైన్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ల ట్రైన్ల విషయానికొస్తే అందులో సీట్లు వేరువేరు భాగాలుగా విభజించబడతాయి ఉదాహరణకు స్లీపర్ అని ఒకటి లోవర్ సీట్ లోయర్ బెర్త్ సీట్ అని ఒకటి మిడిల్ బెర్త్ సీట్ అని ఒకటి అప్పర్ బెర్త్ సీట్ సీట్ అని ఒకటి సైడ్ లెఫ్ట్ సీట్ అని ఒకటి సైడ్ రైట్ సిట్ అని ఒకటి ఇలా రకరకాలుగా ఉంటుంది ఇప్పుడు లోవర్ మిడిల్ బెర్త్ సీట్లు అనేటువంటివి డిఫాల్ట్గా ఇవ్వబడుతుంది డిఫాల్ట్గా అనగా ఆటోమేటిక్గా ఉపయోగపడుతుంది వాటిల్లో ఒక్కొక్క సీటుకి ముగ్గురు ముగ్గురు చొప్పున కూర్చోవచ్చు లోయర్ సీటులో ముగ్గురు కూర్చోవచ్చు ఆ ముగ్గురు పడుకోవాలను అని అనుకుంటే లోయర్ బెర్త్లో ఒకరు మిడిల్ బెర్తు ట్రైన్ యొక్క బోగికి అంటించ బడుతుంది ఎప్పుడైతే పండుకోవాలనుకుంటారో అప్పుడు దాన్ని తీసుకుని ఒక హుక్కు సహాయంతో దాన్ని అమర్చుకోవచ్చు ఇది చాలా సులభవంగా అమర్చుకోబడుతుంది అలా తీసుకొని దానిమీదెక్కి పడుకోవచ్చు ఇక మూడో వ్యక్తి అప్పర్ బర్త్ అనేది ఆటోమెట్టిగా హుక్కుకి అరేంజ్ చేయబడి ఉంటుంది అక్కడ పడుకునేయొచ్చు ఇక సైడ్ లోయర్ సైడు అప్పర్ కింద వస్తే సైడ్ సీట్లో కేవలం ఒక వ్యక్తి మాత్రమే కూర్చోగలుగుతుంది కూర్చోగలుగుతారు చాలా సౌకర్యవంతంగా కూర్చోగలుగునటువంటి అవకాశం ఈ సైడ్ సీట్లకే సొంతం ఈ సైడు సీట్లకున్నటువంటి మరొక ముఖ్య విషయం ఏందంటే రెండు సైడ్ సీట్లు కూడా కుడి ఎడమ కిటికీ పక్కనే వస్తాయి కాబట్టి ఇది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది చిన్నపిల్లలు వాళ్ళందరూ అక్కడ ఎంతో ఇష్టంగా కూర్చుంటారు వీరు పండుకోవాలనుకుంటే రెండు సైడ్ సిట్లను కలిపేస్తే ఒక మనిషి సంతోషంగా పడుకోవచ్చు సౌకర్యవం సౌకర్యవంతగా పడుకోవచ్చు మరొకరు వాటికి పైన ఉన్నట్టువంటి సైడ్ అప్పర్ సీట్లో పడుకోవచ్చు ఇలా సీట్లను విభజించి ఉంటయి ఇక బెర్తు సీట్లు బెర్తులు ఇలా ఉంటాయి ఇక ఇంజన్లు మరియు భోగీలు సంగతికి వచ్చేసరికి ఇంజన్ మనం ముందే మాట్లాడుకున్నాము భోగిలు చూస్తే ఒక్కొక్క సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మరియు ఎక్స్ప్రెస్ ట్రైన్లో భోగిలు కూడా విడివిడి బాగాలుగా విభజించబడుతుంది ఉదాహరణకు స్లీపర్ ఏసి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసి థర్డ్ ఏసి జనరల్ అని విభజించబడుతుంది జనరల్ అనగా కేవలం ఇక్కడి నుంచి ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశమునకు వెళ్ళుటకు టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయి ఎంతమందితో ఆ జనరల్ బోగీలో వెళ్ళొచ్చు ఇక రిజర్వేషన్ బోగీలయినటువంటి ఏసీ నాన్ ఏసీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ ఏసి ఇవన్నీ స్లీపర్స్ ఇవన్నీ కూడా ముందుగానే రిజర్వేషన్ చేసుకోనబడి వెళ్ళవలసి ఉంటుంది లేకుంటే లేదంటే తత్కాల్ అనగా రేపు ప్రయత్నం అనగా ముందు రోజు కొన్ని గంటలు ముందు బుక్ చేసుకుని తత్కాల్ ద్వారా కూడా ప్రయాణించే అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వీటిల్లో వెళ్ళాలంటే ముందుగా బుక్ చేసుకోవాలి ప్రయాణికులు ప్రతి ఒక్క ప్రయాణికుడికి తాను కూర్చోవడానికి ఒక స్థలం ఒక సీటు పడుకునేందుకు ఒక సీటు ఏర్పరచబడుతుంది ఇలా ఒక రైల్లో సీట్లను బెర్తలను ఇంజన్లను రైలుకు తగ్గట్టు శబ్దాలను వాటి చక్రాలను రైలు పట్టాలను విభజించగలుగుతారు వర్ణించగలుగుతాము ఇక రైలు చక్రాల దగ్గరికి సంబంధించి చూసినట్లయితే రైలు చక్రాలన్నీ కూడాను మంచి దృఢమైనటువంటి ఇనుముతో తయారు చేయబడుతుంది ఎందుకంటే ఒక రైలు భోగి దాదాపు కొన్ని వందల కేజీల బరువులుంటాయి ఇక అందులో జనాలు ఎక్కడము వారి యొక్క లగేజీని అన్లిమిటెడ్ లగేజీని అంటే ఎంతైనా ఒక్కొక్కరు తీసుకురావచ్చు కొంతమంది రెండు బ్యాగులు తీసుకొస్తారు ఒక్కొక్క బ్యాగు ఇరవై కేజీలుండొచ్చు కొంతమంది ఐదు బ్యాగులు తీసుకురావచ్చు ఒక్కొక్కటి యాభై కేజీలుండుండొచ్చు ఎంతైనా తీసుకుపోవచ్చు కాబట్టి రైలు చక్రాలే ఈ భారాన్ని అంతటినీ మోయాలి దాదాపు వంద కేజీలకు పైగా వంద వేల కేజీలకు పైగా ఒక రైలు బోగీని తయారు చేయబడుతుంది అంత భోగి అయినటువంటి అంత శక్తివంతంగా ఎదుర్కోవాలి బోగిని ముందుకు కదిలించాలి అంటే అది చక్రాలకున్నటువంటి సామర్థ్యం మరి ఆ చక్రాలు చాలా దృఢమైనటువంటి ఇనుముతో తయారు చేయబడతాయి చక్రాలు కదిలెందుకు కూడా మధ్యలో రైలు పెట్టాలపై చాలా వీలుగా ఉండేందుకు చక్రానికి మధ్యలో గ్యాప్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనగా ఒక సర్కులర్ మోషన్ సర్కులర్ మోషన్ అనగా వృత్తి ఆకారం వృత్తాకారంలో తిరిగేందుకు వెళ్ళేందుకు మార్గాన్ని చే తయారు చేయబడుతుంది కావున చక్రాలు అలా వర్ణించగలుగుతాయి థ్యాంక్ యూ